వంట చేయడం వృత్తిగా ఎంచుకోవాలనుకునే వారికి వంట నేర్పే కాలేజీలు సంస్థలు చాలా ఉన్నాయి వాటిల్లో ప్రముఖమైంది చెనైలోని అమృత హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ దాంట్లో వచ్చేసి అక్కడ చదువుకునే విద్యార్థులందరికీ హోటల్ షెఫ్గాను మేనెజర్లుగానూ తరువాత హోటల్కి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ శిక్షణ ఇస్తారు దాని ద్వారా ఏంటంటే వాళ్ళు విదేశాలలోనూ ఒక పెద్ద పెద్ద హోటల్లలో చెఫ్లుగాను రాణించడానికి వీలుగా ఉంటుంది తరువాత వచ్చేసి ఆ కాలేజీల్లో ఎలాంటి శిక్షణ ఇస్తారంటే నీట్నెస్కు మెయిన్ ప్రాధాన్యత ఇస్తారు తరువాత వచ్చేసి వంట చేయటంలో విభిన్న పద్ధతులు క్రొత్త క్రొత్త రకాలు ఏ రకానికి ఏ టైపు ఎట్లా ఉపయోగించి చేస్తే వంట పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ మెయింటెనెన్సు తరువాత నీట్నెస్ నీట్నెస్ లేకపోతే నువ్వు ఎంత చేసినా కానీ ఎక్కడ ఏమీ అభివృద్ధిలోకి రాదు ప్రజల ఆరోగ్యం పాడవడం తప్పితే అందుకోసమని చెప్పేసి మెయిన్గా నీట్నెస్ను పరిగణలోకి తీసుకుంటారు వాళ్ళు హ్యాండ్వాష్ చేసుకోవడం కానీ గ్లౌజులు వేసుకోవటం కానీ హ్యాండ్ క్యాప్ పెట్టుకోవటం కానీ ప్రతీదీ పర్టిక్యులర్గా ఉండేటట్లు చూసుకోవడం జరుగుతుంది తరువాత వచ్చేసి వాళ్ళు వంట చేసే విధానం ప్రతిదీ ఏ క్వాంటిటీలో చేస్తే ఏ పదార్థానికి ఏం సరిపోతుంది అన్నీ కలగాపులగంగా కలగాపులగంగా చేసినట్టు కాకుండా ప్రతీదానికి ఒక థియరీ ఉంటుంది ఆ థియరీ ప్రకారమే చేస్తేనే ఆ వంట తినడానికి బాగుటుంది అలాగే ప్రతిదీ ఏదైనా సరే ఒక ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే ఆ వంట అయినా కానీ సబబుగా ఉంటుంది తరువాత వచ్చేసి వంట చేయటం అనేది అదొక పెద్ద కళ కూడాను వంట ఒక చే వంటలో నలభీములనే వాళ్ళు కూడా చేయి తిరిగిన వాళ్ళు ఉన్నారు అలాంటి పాకశాస్త్రం అనేది మనం చెప్పుకోదగ్గ విషయం అదేమీ సామాన్యమైన విషయమైతే కాదు అలాగే ఈ కాలేజీల్లో వచ్చేసే ప్రతీ ఒక్కరికి అన్నీ కూరగాయలు తరగడం దగ్గర నుంచి ప్రతిదీ పర్టిక్యులర్గా ఏ టైంలో ఏది చేయాలి ఏది ఏ ఏ వస్తువుని ఏ రకంగా కడగాలి ఏ విధంగా కట్ చేయాలి ఏ రకంగా కట్ చేస్తే ఆ కూరకు టేస్ట్ వస్తుంది ఏ రకంగా మనం ఎంత ఎంత క్వాంటిటీ వేసుకోవాలి క్వాలిటీయే కాదు క్వాంటిటీ కూడా మెయిన్ దీంట్లో ఈ రకంగా చేయటం వల్ల ఏంటంటే ప్రతీ వంటకము ఒక అద్భుతమైన పర్యాటకులకు ఐతేనేమీ తినే వారికి ఐతేనేమి ఒక క్రొత్త రుచిని ఆస్వాదిస్తుంది అలాగే రకరకాల వంటలు మామూలుగా చేసే అన్నం కూరలే కాకుండా చాలా రకాలుగా ఇప్పుడు క్రొత్త క్రొత్త రకాలన్నీ వచ్చాయి అలాంటివి ఎన్నో రకాల డిషెస్ మనదే మన మన భారతదేశ పరంగానే కాకుండా ఇతర దేశాల డిషెస్ ఇతర దేశాల ఆహార పదా ఆహార పదార్థాలను కూడా వాళ్ళ వాళ్ళ రీతిలో వంట చేయటము తరువాత వచ్చేసి కొంత కొన్ని దేశాల వాళ్ళు మన సాంప్రదాయం చూసి నేర్చుకుంటుంటే వాళ్ళవి కూడా పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి గోబీ అలాంటివి కూడా మనం పానీ పూరీలు ఇలాంటివి కూడా వంటల్లోకే వస్తాయి తరువాత వచ్చేసి ప్రతీ కా ఏ కాలేజీలో అయినా కానీ వంట చేసే కాలేజీల్లో వచ్చేసి ప్రతీది ముందు మెయిన్ మెయిన్ నీట్నెస్ని నేర్పుతారు నీట్నెసు ప్లస్సు ఆ మనిషి నడుచుకొనే విధానం టైం ప్రకారం చేయటం ఒకటి మాడిపోవడం ఆ రకంగా కాకుండా నీటుగా ఈ టైంకి ఇంత ఈ వంటకి ఇంత టైం కేటాయించడం జరుగుతుంది ఈ టైం ప్రకారం చేస్తే ఇది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదొకటి తరువాత వచ్చేసి ఏ విధంగా ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలి ఏ ప్రొసెస్ ప్రకారంగా చేస్తే ఏ వంట ఏ ఏ టైంలో ఎలా కుదురుతుంది ఆ రకంగా చేసుకుంటూ వస్తే ఆ వంటకి వచ్చేసి ఆ అమోఘమైన రుచి వస్తుంది ఆ విధంగా కాలేజీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ నీట్నెస్ వచ్చేసి ప్రతీ ఒక్కరికి గ్లౌజులు చేతులకు గ్లౌజులు వేసుకోవటం తలకు క్యాప్ పెట్టుకోవటం ఇలాంటివి తరువాత వచ్చేసి ప్రతీ ఒక్కరు అర్పణలు ధరించడం ఈ విధంగా చేయటం వల్ల శుచిగాను ఉంటుంది శుచిగానూ ఉండటం కాకుండా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా కాలేజీలో శిక్షణ ఇస్తుంటారు